ఇది పర్యాటక కేంద్రంగా నిర్మించాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ వాటర్ సోర్సు బాగా ఉంటాయి ఇక్కడ పండినన్ని పంటలు ఎక్కడ పండవు ధర్మసాగర్ మండలంలో చాలా మంచి ప్రదేశం పంటలు బాగా పండుతాయి ఇక్కడ బట్టల మిల్లు కూడా దగ్గరలో ఒక దాన్ని ఏమంటారు దాన్ని ఒక గవర్నమెంట్ వాళ్ళు అది ఇస్తా అని దాన్ని హామీ ఇచ్చారు కొన్ని ఎకరాల భూమిలో అది కూడా మాకు తొందరలో పడాలని మేము కోరుకుంటున్నాం ఈ ధర్మాసాగర్ చెరువుకు లేకపోతే వడ్డేపల్లి చెరువుకు కొన్ని స్మృతులు ఉండేటట్టుగా ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి విగ్రహాలు కూడా వడ్డేపల్లి చెరువుకు కట్టకు అన్ని విగ్రహాలను ఆవిష్కరించాలని దాని గవర్నమెంట్ వాళ్ళు కొంత బడ్జెట్ ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం